నక్షత్రాన్ని విశ్వనాథ్యం చేయడం ద్వారా మనకు చాలా అంటే చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో శాస్త్రవేత్తలు మన దేశ పురోగతిని ముందుకు తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నారు మనం దాన్ని దృష్టి పెట్టుకుని రాకెట్ల ద్వారా ఇంకె కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి నక్షత్రాలను విశ్వం గ్రహంలో ఎన్ని ఉన్నా వాటిని మనం మంచిగా చేసుకోవడానికి ముందుకు ప్రోత్సాహడం జరుగుతుంది దేశ అభివృద్ధి కోసం మన జిడిపిలో ఎంతో ఖర్చు చేసి దానికోసం కేటాయించి ఏమేమి ఉన్నాయి కొత్తవి కొత్త విషయాలను వెలికి తీసి ఏ ఏ నక్షత్రాల్లో ఏ గ్రహంలో ఏవేమన్నా కొత్త వాటర్ సోర్సులు ఉన్నాయా లేకపోతే ఇంకా ఏమైనా కొత్త కొత్త అధ్యాయం చేయడానికి దేశ పురోగతిలో మన సైంటిస్టులు శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి బాగా కృషి చేస్తున్నారు దీని ద్వారా మనం యావత్ ప్రపంచానికి ఎంతో మేలు చేకూర్చిన వాళ్ళం అవుతాం మన వంతు మన సాయంగా ప్రతి ప్రతిసారి మన తల్లిదండ్రులు కానీ మన ఉ ఉపాధ్యాయులైన వాళ్ళు చెప్పేది ప్రతిదీ నేర్చుకుని మనం అంటూ ముందర ముందరకి దేశ పురోగతికి మనం ఒక అడుగు ముందలకి వెయ్యాలి ఎందుకంటే మనం విశ్వం నుండి ఎన్నో గ్రహిస్తాం ఎందుకంటే దాని ద్వారా మనం కొత్త విషయాలు నేర్చుకోవచ్చు ముందరకి మన దేశ పురోగతి ఇట్ల ముందరకి వేషా అడుగులు వేసే అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయి మన రీసెంట్గా మన రీసెంట్ టైంలో మన దేశ శాస్త్రవేత్తలు ఎన్నో

అవన్నీ తెలుసుకోవడానికి మనకంటూ ఒక ప్రత్యేక స్థానం రావాలి కాబట్టి నలుగురు శాస్త్రవేత్తల్ని స్పేస్ పైకి పంపిస్తున్నారు దీని వల్ల ఏం తెలుస్తుంది అంటే చంద్రుని మీన ఏమేం ఉన్నాయి నీళ్ళు ఉన్నాయా లేకపోతే మన బ్రతకడం మానవుడు జీవిస్తాడా అక్కడ పోతే దీని కోసము మన శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల కోట్లు ఖర్చు చేసి స్పేస్ ఎక్స్ని పంపించి నలుగురు శాస్త్రవేత్తలు ట్రైనింగ్ ఇచ్చి మార్చి ఇరవై మూడున పంపివ్వాలని రాష్ట్ర దేశ ప్రభుత్వం కోరుకుంటుంది దీని ద్వారా మన మన జనరేషన్ కాకపోయినా మన వచ్చే భావితరాలకు కూడా నిదర్శనంగా ఉంటది వాళ్ళలా చేసిర్రు మనం కూడా చదువుకుని ముందరకి పోవాలి అలా ఎంత ఎంతైతే కృషి జరుగుతుందో అంత కృషి ముందరకి పోతూనే ఉంటుంది మనకంటూ ప్రత్యేక స్థానం గుర్తింపు అన్నీ వస్తాయి దక్కుతుంది కాబట్టి మనము వాళ్ళకు వాళ్ళ వాళ్ళ వాళ్ళ బాటలు అనుసరించకపోయినా వాళ్ళకంటూ కృషి మన వంతు సాయం చేయాలి వాళ్ళని మనం ఇంకా ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఏమున్నాయి కొత్త విషయాలు మనకే తెలుస్తుంది మన వంతు ముందరకి ఇంకొక అడుగు ముందలకి ఏసే భావితరాలకు మనకే మొదటి బాట పడుతుంది ఏమున్నాయి ఏమన్నా తెలుస్తుంది మనకి నక్షత్రాలు అంటే ఏంది అసలు ఆడ ఏం పోతే పైన స్పేస్ ఎక్స్లో ఏం కనిపిస్తుంది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలు